ఒక్క రోజులో మా ఆహారం ఎట్లా ఉంటుంది అంటే మేము సిటీలో ఉన్నాము కాబట్టి పల్లెటూళ్ళో ఉంటాము కాబట్టి మేము టిఫిన్లు అనేది ఏమీ చేసుకోమండీ ఎక్కువగా ఏంటంటే రైసు అవే వండుకుంటాము ఇంకా పొద్దున్నే లేచి టిఫిన్ చేసి మల్లా అంట్లు తోమి మళ్ళీ టిఫిన్ లంచ్ చేసి ఇట్లాంటివి ఏం చేసుకోమన్నమాట ఎందుకు అంటే పనికి పోయే వాళ్ళు పనికి పోతారు పల్లెటూళ్ళలో ఐతే ఎక్కువగా అందరూ పనికే వెళతారు కాబట్టి ఇంకా పొద్దున్నే వండుకుంటారు అన్నమాట పొద్దున్నే అన్నం వండుకుంటాము ఏదో ఒక కూర వండుకొని వెళతాము అన్నమాట ఇంకా ఏంటంటే సమతుల్యమైన ఆహారం అంటే ఇంకా మాకు కూ ఆకుకూరలు అనేది ఫ్రీగా లభిస్తాయి పొలాలలో ఐతే ఫ్రీగానే ఉంటుందన్నమాట మాకు కూరగాయలు అయితే మాకు డోకానే ఉండదు అండి ఎందుకంటే మేము ఏం చేస్తామంటే పొలాల చుట్టూ టమాటా చెట్టు బీరకాయ దొండకాయ కాకరకాయ చిక్కుడుకాయ ఇవన్నీ చెట్లు అనేది పెట్టుకుంటాము అన్నమాట సో మాకు ఏంటంటే మేము ఎక్కువగా తీసుకోము బయట నుంచి ఇంకా ధాన్యాలు అంటారా ధాన్యాలు ఎట్లా అంటే బియ్యం మనకి మేము పొలాల్లో వేసుకుంటాము అండి ముందేమో వర్షాకాలం ఏమో తినడానికి దాచుపెట్టుకుంటాము ఎండాకాలంలో వేసిందేమో అమ్ముకుంటాము అన్నమాట తమ కొరు బియ్యం కొరత ఉండదు ధాన్యాల కొరత ఉండదు కూరగాయల కొరత కూడా ఉండదు ఒకవేళ కూరగాయలు లేదు అనుకుంటే ఎప్పుడో ఒకసారి కొంటాము కానీ మ్యాక్జిమం ఊళ్ళలో ఏంటంటే మునక్కాయ చెట్లు ఇంకా వంకాయలు చిక్కుడుకాయలు దోసకాయలు కాకరకాయలు ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయన్నమాట అవి ఎవరో ఒకరి చెట్లు దగ్గర ఉంటాయి ఇంకా సిటీల్లో ఐతే ఏంటంటే కరివేపాకుతో సహా మనం పైసలతోనే కొనాలి కానీ అక్కడ ఏంటంటే విలేజ్లలో ఆ పరిస్థితే ఉండదన్నమాట మాకు అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి చాలావరకు ఫ్రీగానే దొరుకుతాయి మోస్ట్లీ ఒక టమాటాలు మొ కూడా దొరుకుతాయి కానీ ఒక్కొక్కసారి దొరకదు కాబట్టి మేం బయట కొంటాము ఉల్లిగడ్డలైతే మోస్ట్లీ కొనుక్కోవలసిందే కాబట్టి ఉల్లిగడ్డలైతే మేము ఎక్కువ చేయము పండించమన్నమాట అందుకనే ఇంకా మేము ఉల్లిగడ్డలు బయట కొనాల్సిందే సో అట్లా మనకి ఏంటంటే మేము రోజులో మాకూ చాలా లైట్ వెయిట్ ఫుడ్ అనేది తీసుకోమన్నమాట ఎందుకంటే పనులు చేస్తూ ఉంటే అన్నం అరిగిపోతుంది ఇంకా ఆకలేస్తూనే ఉంటుంది కానీ ఆ ఏం చేయదు సమతుల్య ఆహారం అంటే ఎట్లా ఉంటుందంటే మనకి లైట్ ఉప్మా తరువాత ఇడ్లీ ఇట్లాంటివి ఉంటాయి ఇవి కూడా హెల్త్కు చాలా మంచిది కానీ మేము ఏం చేస్తామంటే అవేమీ తీసుకోము అన్నమాట ఎప్పుడైనా ఫెస్టివల్ లేకుంటే తినాలనిపించినప్పుడే తప్ప రోజైతే ఇట్లా పర్టిక్యులర్గా వండుకొని తినలేము అండి పిండిపదార్థాలు రైస్లో మొత్తం పిండిపదార్థాలే కాబట్టి అదే ఎక్కువ తీసుకుంటాము అవి తినే పనులకి వెళతామన్నమాట అయినా కానీ మేము గట్టిగానే ఉంటామని కూరగాయలన్నీ మాకు శుభ్రమైన కూరగాయలు దొరుకుతాయి ఇట్లా కెమికల్ కూరగాయలు అసలు దొరకవు ఎందుకంటే మేము విలేజ్లలో ఉంటాము కాబట్టి అన్నీ పండించుకోవడానికే ట్రై చేస్తాము మ్యాక్జిమం కొనడానికి అస్సలు ఇష్టపడము అన్నమాట అలాంటి అలవాటే నేర్చుకోవడం వల్ల చాలా మంచిది ఎక్కువ రోజులు కూడా మనం బ్రతుకుతాము మన బోన్స్ కూడా చాలా గట్టిగా అవుతాయి